సార్ నమస్తే సార్ పాస్పోర్టు కార్యాలయమేనా నేను మూడ్నెళ్ళ క్రితం పాస్పోర్ట్ పాస్పోర్టుకి అన్ని సర్టిఫికేట్స్ ఇచ్చి ఉన్నాను నా పేరు మహాలక్ష్మి కుటుంబ వ్యవస్థలో పడిపోయి నేను దీన్ని గురించి మర్చిపోయాను పోలీసు వెరిఫికేషన్ కూడా అయిపోయింది నాకు త్వరగా సర్టిఫికేట్ పూర్తయితే నేను మూడునెలల్లో దుబాయ్ వెళ్ళిపోవాలి కుటుంబ అవసరాల మేన నేను మర్చిపోయున్నాను కొంచెం త్వరగా సార్ అలా కాదు సార్ నాకు మొన్న కాల్ చెయ్యి కాల్ వచ్చింది నే త్వరగా వెళ్ళాలి కొంచెం ఆ సర్టిఫికేట్ కొంచెం పూర్తి చేసి ఇవ్వండి సార్ కొంచెం త్వరగా చేయండి సార్ దయచేసి సార్ నా కుటుంబం అంతా కూడా నా భర్త పిల్లలు అంతా కూడా భారం అంతా నాపైనే ఉంది అది త్వరగా కొంచెం అయ్యేటట్టు చూడండి సార్